ఇంతకు ముందు మేము స్విగ్గిలో ఆర్డర్ చేసుకున్నాము మేము ఆర్డర్ చేసుకున్న వా టిని పిజ్జా బర్గర్ పాప్కార్న్ ఫ్రెంచ్ ఫ్రైస్ చికెన్ సిక్స్టి ఫైవ్ ఎగ్ పఫ్స్ నూడిల్స్ పూరి పూరి ఫ్రైడ్ రైస్ ఇవి ఆర్డర్ చేసుకున్నాను అందులో నుంచి పూరి ఫ్రైడ్ రైస్ని తీసివేయి తీసివేసి మిగతా వా మిగతా పిజ్జా బర్గర్ పాప్కార్న్ మిగతా వాటిని పంపించేయండి తొందరగా పంప్ పంపించేయండి ఈ పూరిను ఫ్రైడ్ రైస్ని ఇందులో నుండి తీసేసి మిగతా ఐటమ్స్ను మాకు తొందరగా ఆర్డర్ వచ్చేలా చేయండి